చెప్పండి అవునవునవును

గ్రానైట్ కావాలి మళ్ళీ టైల్సు ఉన్నాయా మీ దగ్గర అవునవునులెండి మాకు రెండు రెండు కావాలి

హీరో హోండా షోరూం పక్కన అది అడుగెంత అడుగెంతండీ టైల్సు గ్రానైటు ఓకేనండి

ఓకే అండి ఓకే వస్తాము సరే ఓకే